నా పేరు కిషోర్ అండి నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను అండి ఖమం మ్మం నగర్ గురాంగపురం రోడ్ నెంబర్ టూ నుంచి అండి మీ రోజు వాటర్ సప్లై చేసేది మీరేనా వాటర్ కొంచెం మురికి మురికిగా వస్తున్నాయండి అసలు వాటర్ ప్యూరిఫై చేస్తున్నారా లేదా మరి ఎందుకండి దాంట్లో మురికి మురికిగా వస్తున్నాయి ఒక్కోసారి పురుగులు కూడా వస్తాయి నలకలు డెస్క్లుగా తో పాటు పురుగులు కూడా ఉంటున్నాయి ఒక్కొక్కసారి అండి చిన్న చిన్న పరుగులు అవి ఉంటాయండి అదే అండి అ అసలు మీరు మరి మీరు ప్రాసెస్ సరిగ్గా చేయట్లేదు అనుకుంటానండి దాంట్లో కలపాల్సిన కెమికల్స్ మరి సరిగ్గా యూజ్ చేయట్లేదో మరి ప్యూరిఫై కావట్లేదో మరి ప్ర ఓ ఓకే ఓకే చేస్తానండి వాటర్ జస్ట్ లైట్గా ర బ్రౌన్ కలర్లోకి వస్తోంది లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తోంది మ్మ్ రెక్కలు కాకుండా చిన్న చిన్న తోకలతో చిన్న చిన్న పురుగులు ఉంటాయి చూడండి కప్పపిల్లలు లేక బట్ట టైప్లో ఉన్నాయండి కొంచెం ఓకే